రోజువారి సంభాషణలు మనం వాడే తెలుగు మాటలు అంటే కొన్ని జాతీయాలు లేదా జాతీయములు ఒక జాతి ప్రజల సంభాషణలు స్థిరపడిపోయిన కొన్ని నానుడులు ఇవి అనగానే అర్థమయిపోయే మాటలు మనిషి జీవితంలో కంటికి కనిపించేది అనుభవంలోకి వచ్చేది అనుభూతిని కలిగించేది ఇలా ప్రతి దాని నుంచి జాతీయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి అదే విధంగా కొన్ని జాతీయాలు అంటే ఒక జాతీయంలో ఉన్న పదాల అర్ధాన్ని ఉన్నది ఉన్నట్లుగా పరిశీలిస్తే వచ్చే అర్థం వేరు ఆ పదాల పొందికతోనే వచ్చే జాతీయానికి ఉండే అర్థం వేరు ఉదాహరణకు చేతికి ఎముక లేదు అన్న జాతీయంలో ఉన్న పదాలకు విపుటం పరంగా ఉండే అర్థం ఎముకలేని చెయ్యి అనగా కేవలం కండరాలు మాత్రమే ఉండాలి కానీ ఈ జాతీయానికి అర్థం ధారాళంగా దానం ఇచ్చే మనిషి అని అని అంటారు కొన్ని జాతీయాలను సామెతలుగాను సామెతలను జాతీయాలుగాను పోరపడు సందర్భాలు ఉన్నాయి అయితే గుడ్డొచ్చి పిల్లని వేక్కిరించిందంట అదొక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు కాకి పిల్ల కాకికి ముద్దు అని కూడా చెప్పుకోవచ్చు తిన్నింటి వాసాలు లెక్క పెడతారు ఇలా ఇందులో అర్థ సంపూర్ణము దాన్ని అన్వయంచడంలో కొంత తేడా కనపడుతుంది జాతీయంలో అర్థం అసంపూర్ణం సగం వాక్యమే ఉంటుంది ఉదాహరణకు కడతేర్చాడు కడుపు మంట కన్నాకు అగ్గినిప్పు పంట పండింది వంటికింద రాయి పంటికింద రాయి పక్కలో బల్లెం ఇలా ఉంటాయి పైగా వాటి నిర్జార్దాలు వేరుగా ఉంటాయి మరొక అర్థంలో వాటిని వాడతారు ఉదాహరణకు పంట పండింది అనగా అతని వరి పంట పండిందని అర్థం కాదు అతను ఒక గొప్ప విజయం సాధించాడని అర్థం పప్పులో కాలేసావు అనగా పప్పులో నిజంగా కాలు వేసాడని కాదు అనగా పొరపడ్డాడని అర్థం ఇంతటి గూడార్థం ఉన్న జాతీయాలు సామాన్య మానవులు చదువు లేని వారికి సైతం అర్ధం అయ్యి వారే ఎక్కువగా వాడుతూ ఉంటారు అందుచేత జాతీయాలు ఆ భాష అందుకు ఆభరణాలు అని చెప్పుకోవచ్చు